హలో చెప్పండి అవును అంటే కొంచెం టైం పడుతుంది అండి మా దగ్గర వర్కర్స్ లేకుండే వర్కర్స్ లేరు అలాగే మా ఫిండ్స్ కూడా ఖరాబు అయిపోయినాయి అండి మీరు అడ్వాన్స్ కొంచెమే ఇచ్చారు మా దగ్గర మనీ పే చేసి వర్కర్స్ని తీసుకొచ్చి చేయించడానికి కొంచం టైం పడుతుంది అండి కాల్ లిఫ్ చేయడం అనేది ప్రాబ్లం కాదండి చూసుకోలేదు అందుకే లిఫ్ చేయలేదు అంతే లేదు కొంచెం టైం పడుతుంది అండి ఓకే ఓకే అర్థమ్యంది మీ ప్రాబ్లం కూడా కదండి కొంచం మాలు కూడా అర్థం చేసుకోండి కదా మా దగ్గర వర్కర్స్ లేకుండా అందరు వెళ్లిపోయారు అయ్యారు వేరే జాబ్స్ చూసుకున్నారు ఇప్పుడు ఫోటోగ్రఫీ సైడ్ కూడా ఎవ్వరు ఎప్పు రావట్లేదు అండి మేము మళ్ళీ వర్కర్స్కి వాళ్ళకి శాలరీస్ ఇంక్రీజ్ చేసి ఇచ్చాం నేను కూడా నా ఇన్కమ్ నుంచే పెట్టుకున్నాను అండి మనీ కొంచెం మీరు ఇంక మనీ ఏమైనా ఇస్తానంటే కొంచెం ఫాస్ట్గా చేసి స్పీడప్ చేసి స్పీడప్ చేస్తాము మేము మనీ మనీ ఇవ్వడం అంటే మళ్ళీ మీరు మే మనం మాట్లాడుకున్న అంత ఇస్తాను అంటే మళ్ళీ నేను ఎక్కడికి పోవాలి ఓకే అండి కొంచెం టైం ఇవ్వండి మీరు మిమ్మల్ని ట్రస్ట్ చేసే మాకు ఇచ్చారు కదా ఫోటోగ్రాఫ్ చేయడానికి మరి చూసారు కదా ప్రీవియస్ మీరు బాగానే ఉంటాయి అండి కొంచం ఓకే కన్ఫర్మ్గా వస్తాయి మీరు ఏమన్నా కొంచెం మనీ పేమెంట్ చేయండి